నమస్కారమండీ చెప్పండి చిత్తూరు నుంచి అండీ సార్ చెప్పండి సార్ వినిపించట్లేదు లేదు సార్ చెప్పండి సార్ సరే సార్ సరే సార్ నాకు తెలియదు సార్ కబడ్డీ ఎలా ఆడాలో డిటైల్స్ సరే సార్ సరే సార్ సరే సార్ అవును సార్ సరే సార్ సార్ నాకు చాలా ఇష్టం ఇష్టం సార్ కబడ్డీ అంటే కానీ ఎలా ఆడాలో తెలీదు సార్ ప్లీజ్ సార్ నాకు నేర్పించినందుకు ధన్యవాదాలు సార్ ఆడుకొనిస్తాను సార్ ధన్యవాదాలు సార్